పిల్లలు తమ ఖాళీ సమయంలో వినోదం కోసం అనేక విషయాలు చేస్తూ ఉంటారు వారు తమ స్నేహితులతో ఆడుకుంటూ ఉంటారు ఇంకా క్రీడలు లాంటివి చాలానే ఆడతారు ఇంకా పుస్తకాలు చదువుతారు కళలు లేదా సంగీతాన్ని కూడా చేస్తూ ఉంటారు లేదా వాళ్ల కేవలం విశ్రాంతి తీసుకోడానికే సమయం వెచ్చిస్తారు వాళ్ళు ఏది చేసినప్పటికీ వాళ్లు మనస్ఫూర్తిగా చేయగలుగుతారు అలా చేయడం అలాగని మనం ఎక్కువ విశ్రాంతి తీసుకోవడాని మనం ప్రోత్సహించకూడదు అది మంచిది కాదు ఒకవేళ పిల్లలు తమ స్నేహితులతో ఆడుకుంటున్నట్లయితే కనుక అది చాలా మంచిది ఎందుకంటే పిల్లలు ఇతర పిల్లలతో ఆడుకోవటం చాలా ముఖ్యం అది వారి సామాజిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తుంది ఇంకా ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడానికి సహాయపడుతుంది పిల్లలు బయట ఆటలు ఆడటం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇది దీనివల్ల ఒకరినొకరు తెలుసుకోవడం మాట్లాట్టం వంటి వల్ల వారు తమ స్నేహితుల్ని ఏర్పరచుకుంటారు ఇంకా పిల్లలు క్రీడలు కూడా ఆడతారు క్రీడలు అంటే క్రీడలు చాలానే ఉన్నాయి ఆ క్రీడలు ద్వారా అంటే పిల్లలు యొక్క శరీరం అనేది చాలా పెంపొందడానికి కారణం అవుతుంది ఇంకా మరియు వారు సరదాగా గడపడానికి ఒక గొప్ప మార్గం అవుతుందది అంటే పిల్లలు యొక్క క్రీడలు ఏంటంటే ఫుట్బాల్ బాస్కెట్బాల్ క్రికెట్ లేదా ఇతర క్రీడలు ఇవి చాలానే ఉంటాయి మనం చెప్తే వీటిని దీన్ని మనం క్రీడలు అంటాము వీట్లిని పిల్లలు ఆడడానికి ఎక్కువగా ఉత్సాహపడుతూ ఉంటారు ఇంకా పిల్లలు పుస్తకాలు చదువుతారు కొంతమంది ఇలా పుస్తకాలు చదివే పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కల్పనా శక్తి అభివృద్ధి అవుతుంది ఇలా కొత్త విషయాలని చేయడానికి ఒక గొప్ప మార్గం ఏర్పడుతుంది వాళ్ళకి పిల్లలు కథలు పుస్తకాలు లేదా కామిక్ లాంటివి చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు ఇంకా కళలు లేదా సంగీతాన్ని నేర్చుకుంటారు పిల్లలు ఇలా కళలు లేదా సంగీతం చేయడం పిల్లలు వారి సుజనాత్మకతను వ్యక్తపరచడానికి మరియు వారి యొక్క మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక గొప్ప మార్గం పిల్లలు ఇలా గీయడం లేదా చిత్రలేఖనం సంగీతం వాయించడం లేదా నృత్యం చేయడం వంటివి మనం కళలో ఈ యొక్క వ్యక్తపరచడానికి సాధనాలుగా భావించవచ్చు ఇంకా పిల్లలు ఇలాంటివన్నీ చేసి చివరికి విశ్రాంతి తీసుకోవడానికి సంసిద్ధమవుతారు అంటే ఇలా విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే పెద్దలు మాదిరిగానే పిల్లలు కూడా అలసిపోవడం దాని ద్వారానే విశ్రాంతి తీసుకుంటారు ఎందుకంటే శరీరం వాళ్ళు చేసిన పనులకి విశ్రాంతిలోనే తిరిగి దాని శక్తిని పుంజుకుంటుంది ఇలా చేస్తే మంచిది కానీ ఇలా కాకుండా పిల్లలు టీవీలు చూడడం పుస్తకాలు వాడడం కాకుండా సెల్ఫోన్లు చూడటం వంటివి చాలా మంచివి కాదు ఎందుకంటే పిల్లలు వాళ్ళ యొక్క శారీరక శ్రమను ఏమీ చేయకుండా ఒకచోటే కూర్చుని అలా ఉండిపోయి లావైపోతారు లేదా అరుగుదల అటువంటివి దెబ్బతింటాయి ఎందుకంటే మనం అలా బయటకు వెళ్లి ఆడతా ఉంటే అందరితో కలుస్తూ ఉంటేనే వాళ్ళ శరీరం యొక్క పనితీరు వల్ల వాళ్లు ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఏ పని చేయకుండా ఒక చోటనే కూర్చుంటే అది చాలా మంచిది కాదు ఎప్పుడూ ఏదో పని చేయాలి పిల్లలు ఇంకా వాళ్ళు సెల్ఫోన్లకు అలా అతక్కుపోయి ఉండడం మంచిది కాదు ఎందుకంటే మొదట్లో అది బాగానే ఉంటుంది కానీ రాను రాను వాళ్ళు దానికి బానిసలుగా అయిపోతారు ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడకుండా ఎప్పుడు ఆ సెల్ ఫోన్ వైపే తదేకంగా చూస్తూ ఉంటారు అది లేకుండా బతకలేక పోతారు ఒక వారం కూడా దాన్ని లేకుండా ఉండలేకపోతారు టీవీని సెల్ఫోన్ను పిల్లలకు దూరంగా ఉంచటం దాన్ని వాళ్ళ వినోద కార్యక్రమాల్లో మనం జోడించకుండా ఉండ ఉండాలి అలా జాగ్రత్త పడాలి అది పిల్లల యొక్క ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పవచ్చు